నేను ఇంటర్ కాలేజ్లో చదివినప్పుడు నేను అక్కడ మా తల్లిదండ్రులు నాకు

అలాగే నువ్వు కూడా మంచి ఉద్యోగం చేసుకొని మంచి స్థాయికి ఎదగాలని ముందుగానే నాకు చెప్పి పెట్టారు వారి మాటలను గౌరవిస్తూ నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ మొదటి రోజునే నిర్ణయించుకున్నాను బాగా చదివి తల్లిదండ్రులకు నాకు మంచి పేరు తెచ్చుకోవాలని నేను మొదటి రోజు నుండి చివరి రోజు వరకు ఆ కాలేజీలో చాలా కష్టపడి ప్రతి ఒక్కటి చాలా క్షుణ్ణంగా పరిశీలించి చాలా జాగ్రత్తగా ప్రతి ఒకటి నేర్చుకొని మరల ఇంటికి వచ్చి వాటిని సాధన చేసి చాలా కష్టపడి చదువుకొని ఎగ్జామ్లు అన్నిటిని కూడా చాలా బాగా రాశాను అందులో నేను కాలేజీకి ఫస్ట్ రావడంతో మా తల్లిదండ్రులు చాలా చాలా సంతోషానికి గురయ్యారు అంతుపట్టలేనటువంటి సంతోషంతో మా బంధువులకు వారి మిత్రులకు కూడా ఈ విషయాన్ని గర్వంగా చెప్పుకుంటూ నా కొడుకు ఎన్ని మార్కులతో వాళ్ళ కాలేజీకి ఫస్ట్ వచ్చాడని గర్వంగా చెప్పుకున్నారు అంతేకాకుండా నేను మరుసటి రోజున న్యూస్ పేపర్లో కూడా వార్తాపత్రికలు ఇతర పత్రికలలో కూడా రావడం చూసి వారు చాలా చాలా సంతోషించారు అంతేకాకుండా వారి అంటే నేను చాలా సంతోషించాను దీనికి ముందు నేను అదిలాగా చదివే వాడిని కాదు ఏదో మధ్యరకంగా చదివే వాడిని దాని తర్వాత నేను కష్టపడి శ్రమించి చదువుకొని మంచి మార్కులతో కాలేజీ ఫస్ట్ వచ్చాను